నేనైతే నేనైతే ఆన్లైన్లో ఓ ఏదైనా ఇంట్లోకి కావాల్సిన వస్తువు కావలనైతే ఆన్లైన్లో వెతుకుతూ ఉండగా నాకైతే వాటర్ ప్యూరిఫయ్యర్ అయితే కనిపించింది అండ్ ఈ దసరా ఆఫర్కి అయితే నాకైతే మంచి మంచిగా ఆఫర్లో నైతే నాకు దొరికింది ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఆఫర్ అని పెట్టిర్రు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది కానీ ఆ అప్లై కూపన్ కోడ్స్ అన్నిపెట్టినంక కూడా అదే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ పెట్టిన అవన్నీ కోడ్స్ అప్లై అప్లై కూపన్స్ పెట్టిన కానీ సో ఆన్లైన్ అయితే నాకు బాగా అనిపియలే ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండంగా మనం మన కూపన్స్ అప్లై చేస్తే ఇంక కొంచం డిస్కౌంట్ అవ్వాలి కదా సో అక్కడ డిస్కౌంట్ అవ్వలే అయినా పర్ ప్యూరిఫయర్ నాకు బాగా నచ్చింది మంచి కంపెనీ కదా అని ఆర్డర్ అయితే ప్లేస్ చేసిన ఆర్డర్ ప్లేస్ చేసినంక ఆర్డర్ అయితే విత్ ఇన్ వన్ వీక్ లోపు అయితే వచ్చేస్తనైతే మనకైతే పంపారు నోటిఫికేషన్ బట్ వన్ వీక్ అయితుంది టెన్ డేస్ టెన్ డేస్ తర్వాతనైతే ప్రోడక్ట్ అయితే నాకైతే చేరింది అండ్ ప్రోడక్ట్ విషయానికి వచ్చేసరికి ప్యాకింగ్ ప్యాకింగ్ అయితే యావరేజ్ ప్యాకింగ్తోనైతే డెలివరీ అయ్యింది ఆ ప్రోడక్ట్ ఏమన్నా డ్యామేజ్ అయితుంది ఏమో అని నేను అయితే టెన్షన్తో ఓపెన్ చేసిన ఎందుకంటే ప్యాకింగ్ అంత పర్ఫెక్ట్ ప్యాకింగ్తోనైతే రాకుండా ఉన్నది ప్యూరిఫయరు అండ్ ప్యూరిఫయర్ వల్ల నేను ఏమనుకున్నానంటే ప్యూరిఫయర్ లోపల చాలా అడ్వాంటేజ్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉండే ఉంటాయి అనుకున్న అంత ప్యూరిఫై చేస్తుంది కావచ్చు అనుకున్నా వాటర్ని సో ఆ ప్యూరిఫయింగ్ చేసే విధానం కూడా అంత బాగలేదు చాలా ప్యూరిఫై చేస్తుంది అనుకున్నా వాటర్ని బట్ నార్మల్ ప్యూరిఫయర్స్ లెక్కనే ఇది కూడా నార్మల్గానే ప్యూరిఫై చేస్తుంది వాటరు అయినా వేరే వాటికి తోని పోలిస్తేనైతే వేరే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ప్యూరిఫయర్ అయితే సరిగ్గా ప్యూరిఫై అయితే చెయ్యడం లేదు వాటర్ని అండ్ దీనికైతే ఈ ప్యూరిఫయర్కైతే ఎప్పుడైతే పవర్ ఉండాలి విత్ అవుట్ పవర్ ఈ ప్యూరిఫయర్ అయితే కా ఎప్పుడు వాటర్ని నార్మల్ వాటర్ ఉంచాలి ప్యూరిఫై వాటర్కైతే కన్వెర్ట్ చేయలేదు సో దీనికైతే ఎప్పుడు వాడ మనం ఎప్పుడు వాడాలనుకున్న దీనికైతే పవర్ సప్లై అయితుండాలి పవర్ సప్లై లేకుండా నైతే ఈ ప్యూరిఫయర్ అయితే వాటర్ అయితే ప్యూరిఫై చేయలేకపోతుంది సో ఇవి అయితే చాలా నెగటివ్స్ అనిపిస్తున్నాయి ఎందుకంటే పవర్ లేనప్పుడు మనం వాటర్ తాగాలనుకుంటే ప్యూర్ వాటర్ లేకుంటే మనం తాగలేం సో పవర్ లేనప్పుడు వాటర్ తాగకుండా ఉండాల్సి వస్తుంది అండ్ ప్రోడక్ట్ ప్యాకింగ్ అయితే యావరేజ్ ప్యాకింగ్ వచ్చింది అండ్ వన్ సైడ్ అయితే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది వాటర్ ప్యూరిఫయర్కి సో ట్రాన్స్పరెంట్ ఉన్న సైడ్ కైతే క్రాక్స్ అయితే వచ్చాయ్ ప్రోడక్ట్ తీసుకువచ్చి నాకు డెలివరీ చేసే టైంలో నేను అంటే అప్పటికి డెలివరీ చేసిన పర్సన్ వెళ్ళిపోయిండు సో ఆ ప్రోడక్ట్ అటు సైడ్ అయితే క్రాక్స్ వచ్చేసరికి నేనైతే అండి ఏం చేసిన నేను ఫొటోస్ అయితే తీసుకున్న ప్రోడక్ట్ సీల్ తీయడంతోనే సో అందువలన నాకైతే మళ్ళా ఆ ప్రోడక్ట్ నైతే రిటర్న్ ఇచ్చేదాం అనుకుంటున్నా ప్రోడక్ట్ని రిటర్న్ చేసేటప్పుడు అయితే ఆ ఫీడ్బ్యాక్ ఫొటోస్ ఇచ్చినామంటే వాళ్ళు అర్థం చేసుకుంటూ వాళ్ళకు తెల్సిపోతుంది ఆ ప్రోడక్ట్ తీసుకు రావడం వల్లనే అట్ల డ్యామేజ్ అవి వచ్చిందని వాళ్ళకు అర్థమైతుంది సో అందుకని ఆ ఫొటోస్ అయితే చూపెట్టి ప్రోడక్ట్ నైతే రివర్స్ రిటర్న్ అన్నపెట్టేస్తా లేకపోతే ఆర్డర్లో వేరే రీప్లేస్ అనే చేయమనైతే కోరుకుంటాను ఎందుకంటే ఈ ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యింది అండ్ ఇలాంటి ప్రొడక్ట్స్ వల్ల చానా ఇబ్బందులు అవుతుంటాయి ఎందుకంటే పవర్ లేనప్పుడైతే ప్యూరిఫయర్ పని చేయదు సో అదైతే చాలా నెగటివ్ అని పోవచ్చు సో మనమైతే నార్మల్ ప్యూరిఫయర్ అయితే కొనుక్కోవాలి అండ్ డైరెక్ట్ విత్ అవుట్ పవర్ వాటర్ అనేది ప్యూరిఫై కావాలి అని అనుకుంటున్నా సో అలా అయితేనే మనకి ఎలాంటి టైంలో అయిన మనకైతే వాటర్ అయితే అందుబాటులో ఉంటాయి మనకి నచ్చినప్పుడు అయితే మనం వాటర్ తాగడానికైతే నీరు ఉంటుంది సో ప కరెంట్ లేనప్పుడు అయితే మనమైతే ప్యూరిఫయర్ నైతే ఆన్ చేయలేము కాబట్టి నార్మల్ ప్యూరిఫయర్ తీసుకుంటూనే బాగుంటుంది